హలో నేను ఒక ఒక దాని కోసం మీకు కాల్ చేసాను యాక్చువల్గా మేము ఇప్పుడు ఫాస్టింగ్ టైం కదా సో మేము కొన్ని ఆర్డర్ చేద్దాము అనుకుంటున్నాము మీరు సేఫ్టీగా కానీ కొంచెము లేట్గా లేదా

హలో ఓకే యాడ్ చేయాలి ఆని ఆనియన్స్ వేయించుకుని కానీ కావాలి ఒక టెన్ మెంబర్స్కి కాకపోతే కొన్నీ ఐటమ్స్ గీ తో చేయాలి నెయ్యితో

పర్లేదు అంతే అండి

ఒక స్వీట్ ఏమన్న యాడ్ అవుతుందా ఓకే తింటాం అండి ఒక ఫైవ్ ఫైవ్ లీటర్స్ కూల్ వాటర్ బాటిల్ ఒక ఫైవ్ లీటర్స్ కూల్ వాటర్ బాటిల్ సూప్స్లో ఏమో ద వెజ్ కార్న్ సూప్ ఒకటి ఒకటి ఏమో మటన్ సూప్ ఒకటి అండ్ ఒక చి అంటే అది కూడా కావాలి వేరే వాళ్ళకి ఒకటి చికెన్ సూప్ ఒకటి సపరేట్గా అంతే అండి

లేదు అండి లేదు లేదు ఒక నైటు డిన్నర్ టైంకి ఒక నైన్ ఓ క్లాక్ వరకు వస్తే చాలు కానీ ఆన్ టైంలో ఉండేటట్టు చూసుకోండి కొంచెం డిలే చేయకండి యా థాంక్స్